హలో ఇది గ్యాస్ సిలిండరేనాండి మీరు మాకు మొన్న గ్యాస్ సిలిండర్ అందించిన విధానం చాలా బాగా నచ్చిందండి మీరు చాలా తొందరగా వచ్చి రిపేర్ చేశారండి అలాగే గ్యాస్ సిలిండర్ లేనప్పుడు కానీ చాలా త్వరగా స్పందించారండి మీ గ్యాస్ పైన మాకు అభిప్రాయం చాలా మంచిగా పెరిగిందండి మీ గ్యాస్ కూడా వేరే వాళ్ళకి రిఫర్ చేస్తున్నామండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్